ఇక్కడ ప్రజలు ఏంటంటే పాడిపంటలు ఒకటి ఇంకా ఏంటంటే ఎక్కువ ఇక్కడ మొక్కజొన్న పంటలు అలాగే బియ్యం పంటలు అలాగే వాళ్ళు ఇంకా చాలా అంటే వెజిటేబుల్సు ఎక్కువ వేస్తూ ఉంటారు వెజిటేబుల్ ప అలాగే ఇంకా ఏంటంటే వాళ్ళు పశువులని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు పశువులకు మేత వేయడం కానీ వాళ్ళ వాళ్ళకి దానికి ఏమేమి అవసరమో అవన్నీ ఇవ్వడం కానీ టైంకి ఇలా ఇవ్వాలి టైంకి ఇలా చెయ్యాలి అనిచెప్పేసి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అలాగే అవి ఇచ్చిన పాలని చాలా జాగ్రత్తగా వాళ్ళు తీసుకోని వెళ్ళి వాళ్ళు వ్యాపారాలకు అమ్ముకుంటారు అలాగే వాళ్ళు చేసే పంటలు కూడా చాలా జాగ్రత్తగా ఇంత నెలకి ఈ నెలకి ఏది వేయాలి ఏ నెల ఏది వేయాలి అని జాగ్రత్తగా చూసుకొని వేసుకుంటారు ఎక్కువ వేసే పంటలు అని అనంగానే ఫస్ట్ గుర్తు వచ్చేది బియ్యం కూరగాయలు అలాగే మొక్కజొన్న పొత్తులు ఇవి ఎక్కువ వేసుకొనే పంటలు అంటే ఇవే